హలో సార్ స్టేషనరీ షాప్ షాప్ ఓనర్ మాట్లాడుతున్నారా మాకు బ్యాగ్స్ కావాలి మీ దగ్గర ఉన్నాయా స్కూల్ బ్యాగ్స్ నార్మల్గా స్కూల్ బ్యాగ్ కావాలి అవి కూడా చిన్న పిల్లలవి నర్సరీ టు ఎల్కేజీ అట్లా ఫస్ట్ క్లాస్ వరకు కావాలి అసలు అర్థం కాలేదు అంటే నాకు జర క్వాలిటీ మంచిగా ఉండాలి ప్రైస్ ఎక్కువైనా పరవాలేదు ఓకే లాంగ్ టైమ్ వస్తాయా

ఓకే ఓ బై వన్ గెట్ వన్ ఆఫర్ కూడా ఉందా ఓకే ఇంకా అది ఏమి అంటారు నార్మల్గా ఓ టు బ్యాగ్స్ తీసుకుంటే ఆఫర్ ఉంది అన్నారు కదా టూ కన్నా అబౌవ్ తీసుకుంటే ఇంకా ఏమైనా తీసుకుంటే డిస్కౌంట్ ప్రొవైడ్ చేయగలుగుతారా మీరు యాక్చువల్లీ ఒక టెన్ బ్యాగ్స్ వరకు కావాలి దీనికి డిస్కౌంట్ ఎంత వేయగలుగుతారు అంటే మొత్తం స్కూల్ బ్యాగ్సు అండ్ సేమ్ క్లాసెస్ వాళ్ళకి కావాలి ఓకే ఎక్కడ మీ లొకేషన్ కాటదాన్ సైడా ఓకే మీరు నా మొబైల్ నెంబర్ ఈ నెంబర్కి లొకేషన్ సెండ్ చేయండి వస్తాను ఓకే సార్ వెల్కమ్